ఈ జనరేషన్ పిల్లలు స్క్రీన్ని చూడటం వల్ల తమ ఆటలను ఆడటం లేదు వాళ్ళు వీడియో గేమ్స్ లాంటివి వాళ్ళకే పరిమితం అయిపోతున్నారు వారు ఇంటి నుంచి బయట వచ్చి ప్రకృతిని ఆస్వాదించడం లేదు ఈ యొక్క మొదటి అంశంగా చెప్పుకోవచ్చు వారి తల్లిదండ్రులు వారి ఆహారం తీసుకోవడం వల్ల వారికి మొబైల్ అనేది అలవాటు చేసేసారు అది పుట్టిన బిడ్డ కూడా చూస్తున్నాడు అది వల్ల కళ్ళకు చాలా ఇబ్బందికరమైన ఫ్యూచర్లో జనరేషన్లో వారి కంటికి ఇబ్బంది అనే అనేది కలుగుతుంది ఈ యొక్క ఇబ్బంది రాకుండా ఉండాలి అంటే వారి యొక్క ఆటంకాలు మరియు వారి యొక్క దృష్టిని మనం ఆటల ద్వారా వారికి పరిచయం చేయించాలి పక్కన ఇంటి పిల్లలు మన ఇంటి పిల్లలు కూడా కలసిమెలసి ఉండేలా వారికి ఆనందం అభివృద్ధి ఆప్యాయత అనేది వారికి స్నేహం అనేది మనం నేర్పించాలి అప్పుడే వారు తమను తాము ఆడుకుంటూ వారు ప్రకృతిని ఆస్వాదించు వారికి విటమిన్లు అనేవి కూడా తద్వారా దక్కుతాయి అప్పుడే వారు పార్టిసిపేషన్ అనేది కూడా చేయగలరు అప్పుడు వారికి ఆటలు మీద అభివృద్ధి అనేది చెందుతుంది వీడియో గేమ్స్ లాంటివి వారు తగ్గించి వారి యొక్క ఆటలని బయట ఆడాలని గ్రౌండ్లో ఆడితే వారికి అన్ని అనుభూతిలు తెలుస్తాయని నేను తెలియజేస్తున్నాను ఈ యొక్క ప్రకృతిని ఆశ్వాదించడం వల్ల పిల్లలకు ఆరోగ్యానికి చాలా మంచిది ఈ వీడియో గేముల ద్వారా వారి కళ్ళకి ఎఫెక్ట్ అనేది జరుగుతుంది ఈ యొక్క పిల్లలు ఎందుకు ఫోను ఎక్కువ అడిక్ట్ అవుతున్నారంటే వారి యొక్క తరగతులు చదువుతున్న వారు తమ వాట్సాప్ గ్రూపులలో మెసేజ్లు పెట్టడం వల్ల వాళ్ళ హోమ్వర్క్ అక్కడ పెట్టడం వల్ల వారు అలాగే ఫోన్ల ద్వారానే ఉండిపోతున్నారు అలా ఉండకుండా వారు బయట వచ్చి ఆడితే వారు స్పోర్ట్స్ ఆటలు అన్ని ఆడారు అంటే వారి యొక్క ఆరోగ్యం కూడా బాగుంటుంది వారు బయట వెళ్ళి వాళ్ళు గౌరవాన్ని సంపాదించుకోవచ్చు క్రీడలు బాగా ఆడితే వారి యొక్క ఆరోగ్యం కూడా బాగా ఉంటుంది